నాకు ఇష్టమైన నటి సమంత ఇష్టమైన నటుడు విజయదేవరకొండ వాళ్ళు మంచిగా యాక్టింగ్ చేస్తారు సమంత సినిమాల్లో మనం ఇంకా చాలా సినిమాలు నాకు ఇష్టం విజయదేవరకొండ అర్జున్ రెడ్డి ఇలా చాలా సినిమాలు మంచిగా చేసారు